మా భాష మా సంస్కృతిలో అనేక అభివృద్ధి బాటలో నడుస్తుంది అందుకని దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయలు ఎప్పుడో చెప్పి ఉన్నారు మా సంస్కృతిలో పూర్తిగా తెలుగు భాష పాత్ర విశిష్టంగా ఉన్నాది